ఈత కొట్టేటప్పుడు నాకు చాలా ఆటంకాలు అడ్డంకులు వచ్చినాయి మేము మా ఫ్రెండ్స్ అందరం ఒకరోజు ఈత కొట్టడానికి సముద్రం వద్ద పోదాం అని అనుకొని సముద్రం వద్ద పోయి ఈత కొడుతుండగా ఒక గంట రెండు గంటల క్రితం మా ముందుకు అలలు దూసుకొని వచ్చాయి దాంట్లో మాకు ఏమి కాలేదు బట్ కానీ వేరే చిన్నపిల్లలకు చనిపోయారు దాం ఆ సముద్రంలో చూసి ఉండాలి ఎందుకంటే అలలు ఎప్పుడు ఎలా వస్తాయో కూడా తెలియదు స్విమ్మింగ్పూల్లో పోయినప్పుడు కూడా మేము జాగ్రత్తగా ఆడుకున్నాము ఈత అనేది వచ్చిన వాళ్ళే లోతులోకి పోయి ఆడాలి ఊరికే వచ్చి లోతులో వచ్చి మునిగి పోకూడదు ప్రాణాల మీద తెచ్చుకోవద్దు నేను వెళ్ళిన పూల్లలో రెండు పూల్లు మూసి వేయబడినవి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు మృతి చెందారు ఈతరాక లోతులోకి వచ్చి మృతి చెందారు అట్లానే ఈత వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి నీటిలో ఎప్పుడు ఆటలో ఆడకూడదు నీటి చాలా ప్రమాదం